హాయ్ ఫ్రెండ్స్ మీ ఊర్లో దసరా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది చెప్పండి మా ఊర్లో అయితే దసరా చాలా బాగా జరుగుతుంది తొమ్మిది రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా తొమ్మిది బతుకమ్మ పేర్లుంటాయి బతుకమ్మకొక పేరు తొమ్మిది రోజులు రోజుకొక పేరు పెట్టి దేవతని ఇట్లా పూజిస్తారు ఆడుతూ ఉంటారు పాటలతో అలా జరుగుతూ ఉంది పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు త క్లాప్స్ కొట్టుకుంటూ మంచిగా తిరుగుతూ ఉంటారు వారు వారు చాలా బాగా చేస్తూ ఉంటారు డ్యాన్స్ గానీ పాటలు గానీ ఇంకా ఇతరేతరవాళ్ళు అందరూ స్కూల్ దసరాకు పెద్ద ఎత్తున స్కూల్ కాలేజీలు బంద్ అయ్యి సెలవలు ఇస్తారు అప్పుడు పిల్లలు అందరూ కలిసి దసరకు ఇంటికొస్తారు ఇంటికొస్తారు దసరకు దసరాకు వచ్చినప్పుడు మంచిగా జాగ్రత్తగా అందరూ కట్టు కలిసి అందరూ ఒకకాడ కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకొని దసరాకిలా ఎలా ప్రిపేర్ చేద్దాం ఇలా ఉందాం అని ఇట్లా మాట్లాడుకొని అలా ఎంతో బాగా ఎంతో చక్కగా అందరక్కాచెల్లెలందరు కలిసి ఒకకాడ కూర్చొని మాట్లాడుకొని మంచిగా పండుగ సెలబ్రేషన్ ఎలా చేసుకుందాం ఎంత మందిని పిలుస్తాం చుట్టాలు ఎవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనేది అందరినీ చూసి అందరూ అందరినీ పలకరించి అందరినీ తీసుకొచ్చికొని మళ్ళీ అన్నదమ్ములుంటే ఎవరైనా పూలకు కానీ ఇంకా ఇతర వస్తువులుకు వీటికైనా పంపించి పంపింస్తారు పంపించి తీసుకొస్తారు వాళ్ళు పూలు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు బతుకమ్మ వీళ్ళది తొమ్మిది రోజులు పేర్చి తొమ్మిది రకాలుగా పేర్లు పెడుతారు బుడ్డమ్మ అని ఇంకోటి ఇంకోటి ఇతరేతర పేర్లు పెట్టి ఇట్లా పిలుచుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ ఇట్లా ఆడుతూ ఉంటారు వారంతా అయినప్పుడు ఆడుతుంటారు వాళ్ళు

జాన్ జాన్ విత్ సద్దల బతుకమ్మా అని ఇలా ఆడుతూ ఉంటారు ఎక్కువగా ఎవరైనా బాక్సులు పెట్టుకొని ఇట్లా ఆడుతూ ఉంటారు ఎక్కువ డ్యాన్సులు చేస్తూ ఉంటారు సత్ సత్తువన్ సత్తు పంచి పెడుతూ ఉంటారు జమ్మికి వెళ్తూ ఉంటారు జమ్మాకులు తీసుకొచ్చి అందరికి పంచి పెడుతూ అలా ఎవరు తీసుకుంటారు ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మంచిగా అందరితో కలిసిపోయి మెలిసిపోయి ఉంటారు హాలిడేస్ అయ్యి వచ్చినప్పుడు మంచిగా అందరూ ఒకకాడ కూర్చొని మంచిగా సాంగ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎలా ఆడదాం ఎలా పాడుకుందాం ఎలా ఎంజాయ్ చేద్దాం ఈ ఉన్న తొమ్మిది రోజులు చాలా సెలబ్రేషన్ బాగా చాలా బాగుంటుంది వీళ్ళతోని సంక్రాంతి ఇంకా చాలా బాగుంటుంది సంక్రాంతికి ఇంకా కోడి పందాలు అని వీటివి అని ఎడ్ల పందాలు ఇలా పతంగులు ఎగరేస్తూ ఉంటాము ఎక్కువగా అందరూ పిల్లలయితే చాలా బాగా ఆనందంగా ఎగరేస్తూ ఉంటారు ముగ్గులేస్తూ ఉంటారు చైజ్ఞాలు వేస్తూ ఉంటారు ఇంకా అనేక రకాల అప్పాలు చేస్తూ ఉంటారు అప్పాలు చాలా బాగుంటాయి ఇంకా ఏం చేస్తూ ఉంటారు అంటే చాలా మంది సంక్రాంతికి చాలా అందగా తయారవుతారు తయారయ్యి మంచిగా అప్పాలు గానీ గారెలు గానీ ఇలాంటివి ఏవన్నా ఇతరేతర ఇవీ స్న్యాక్స్ స్న్యాక్స్ అనేటివి అన్ని చాలా తయారుచేసుకుంటూ ఉంటారు మరి ఇంకా పోతే విషయంకొస్తే శివరాత్రి అది భారతదేశంలోనే పెద్ద పెద్ద పండుగంటారు కొద్దిగా ఆ పండుగను మొత్తం దేశం అంతా సెలబ్రేషన్ చేసుకుంటుంది శివుడి యొక్క పుట్టినరోజు యొక్క భావిస్తూ ఉంటారన్నమాట శివరాత్రికి శివుని గుడి ఎక్కడున్నా ప్రతి యొక్క దేవస్థానంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు అక్కడ సపోస్ వేములవాడ కావచ్చు ఇంకా ఇతరేతర కాళేశ్వరం కావచ్చు ఇంక ఇతర పండుగలు దేవస్థానాలల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు శివరాత్రిని జాతర సాగుతుంది పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు ఆ జనాలు ఎక్కువగా పండుగనుద్దేశించి మంచిగా మొక్కులకు చెప్పడానికి మరియు కొంతమంది జాతర చూడడానికి వస్తూ ఉంటారు తిరగటానికి వస్తుంటారు వీరంతా ఎంజాయ్ అంటే ఎంజాయ్ కోసం వస్తూ ఉంటారు మరియు జాతరలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు మన మా దగ్గర అయితే కత్తెరసాల జాతర అనేది ఉంటుంది ఆ జాతర దగ్గర చాలామంది చాలా విధాలుగా చానా అనేక రకాలుగా ఏంటది చాలామంది మా ఫ్రెండ్స్ అందరం కట్టకట్టుకొని అందరం వెళ్తూ ఉంటాం జాతరమొత్తం తిరుగుతూ ఉంటాం మళ్ళీ వీళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది ఆ జాతరలో మేం కొండమీదికి వెళ్తుంటాం గుట్ట మీదకి వెళ్ళి ఉంటాం వెళ్ళి వస్తూ ఉంటాం చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాం పండుగను మేము ఆస్వాదిస్తాం ఆనందంగా ఉత్సాహంగా అందరం మంచిగా తిరుగుతూ ఉంటాం మళ్ళీ విషయానికొస్తే మరో పండుగ దీపావళి దీపావళి వస్తే చాలా బాగుంటుంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు వారు ఎక్కువ అని అందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఇళ్ళను అలంకరిస్తూ ఉంటారు వాకిలీలో ముగ్గు వేస్తూ ఉంటారు దీపాలతో ఇల్లు మొత్తం వెలిగిపోతూ ఉంటుంది చాలా రౌండ్ ఇంద్రభవనం లెక్కనే ఉంటుంది ఇల్లు మొత్తం ఇల్లు అట్లా ఉంటుంది బాగుంటుంది కాబట్టి మనం చాలా అందంగా తయారవుతుంటారు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం బాంబులు వేస్తూ ఉంటాము ఎక్కువగా చిన్నపిల్లలు అయితే ఇయాల బాంబులు తీసుకొచ్చుకొని ఆడుతూ ఉంటారు బాంబులతో టపాకాయలు ఎక్కువగా పేలుస్తూ ఉంటారు ఆ ఆనందం వేరు కాగరు కాకరొత్తులు కాలుస్తూ ఉంటారు ఎక్కువగా మా కాడనయితే ఉల్లిగడ్డ బాంబు తెచ్చి ఉల్లిగడ్డ బాంబు మీద బుట్టేస్తే పైకి పోయి పేలుతూ ఉంటుంది పేలినప్పుడు మస్తు గమ్మత్తుగా ఉంటుంది ఆట మస్తు ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లలు మొత్తం ఆడుకుంటుంటారు

ఇంకా చెప్పాలంటే ఇంకో పండుగ ఏమిటి అంటే రంజాన్ ముస్లింస్ అందరూ చాలా బాగా రంజాన్ తొమ్మిది రోజులు నెలరోజులు ఏమో నాకు తెలిసి నెలరోజులు ఉపవాసం ఉంటారంట మంచినీళ్ళు తాగరు ఏమి తాగరు ఒక్కటే ఒక సాయంత్రం పూటనే తీసుకుంటూ ఉంటారు ఊమి ఇంకా మింగరని తెలిసింది నాకు అలా చాలా బాగుంటారు రంజాన్ మాసంలో వాళ్ళు అనేక రకాల బట్టలు అవి ఇవి పంచి పెడుతూ ఉంటారు వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువగా పంచి పెడితే అందరూ అలా బలే తీసుకుంటారు అందరూ ఖురాన్ చదువుతూ ఉంటారు ఇది అయితే ఇంకోటి క్రిస్మస్ పండుగ కిస్మస్ పండుగ రోజు క్రిస్టియన్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ రెండు రోజులు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనుకుంటా ఈ రెండు రోజులు వారు ఎక్కువగా మందిరంలో ఎక్కువ ప్రార్థనలు చేస్తూ ఉంటారు అందరూ చేస్తూ ఉంటారు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఊర్లు ఊర్లలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఊరంతా తిరుగుతూ భజనలు కీర్తనలు అవి ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వారు ఎక్కువగా తిరిగినప్పుడల్లా అందరి ఇంటింటికి వెళ్ళి బోధిస్తూ ఉంటారు కొంతమంది ఇండ్లల్లో ప్రేయర్లు అవి చేస్తూ ఉంటారు ఇలా యేసయ్య ఇలా మంచివాడు ఇలా చేస్తూ ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు వారు ఎక్కువగా ఎక్కువ చెప్తూ ఉంటారు ఎక్కువగా మరి ఇంకొక పండుగ ఏమిటి అంటే శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టినరోజు కాదు పెళ్ళైన రోజు శ్రీరామనవమి పెళ్ళి అంటే ఆయనకు ఆయన మ్యారేజ్ చేసుకున్న రోజు కాబట్టి మ్యారేజ్ తల శ్రీరామనవమి తల్వాలం అంటారు ఎక్కువ కాడనయితే మీ కాడ ఏమంటారో మాకు తెలియదు మా కాడనయితే ఇలా అంటారు ఇంకా ఏమిటి అంటే పూజలు గుళ్ళలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు పూజలు శ్రీరామనవమికి ప్రతి ఒక్కరూ ఎవరు ఆంజనేయుని భక్తులు ఉంటారు కదా వాళ్ళు మాలలు వేసుకుంటారు మాలలు వేసుకున్న వారంతా శ్రీరామనవమికి శ్రీరాముడు మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆరోజు కళ్యాణం చాలా చాలా బాగా జరుగుతుంది రాముడు రాముడుకున్న సీతకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మా కాడనయితే ఎక్కువ ఎంతో మంది జనాలు భక్తులు చాలా మంది వస్తుంటారు ఇలాగే శ్రీరామ ఆంజనేయుని భక్తులు స్వాములు మాలలు ధరించినవారు ఎక్కువగా వస్తూ ఉంటారు వారంతా ఎంతో చాలా బాగా ఎంతో సంతోషంగా ఆనందంగా చాలా బాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారక్కడ మళ్ళా ఇంకోటి వస్తే పొలాల పండుగ అంటారు ఎక్కువ ఆరోజు ఎద్దులను పూజిస్తూ ఉంటారు వారు రైతులు సంవత్సరం అంతా కష్టపడి అవి దుక్కీ ఇన్ని పంటలు పండిస్తుంటాయవి అవిటికి ఒకరోజు పండుగ అన్నట్టు అంటే పూజిస్తూ ఉంటారు అవిట్లా చాలా బాగా చూసుకుంటారు ఆరోజు ఏం పని చెప్పరా వీటికి కడుపునిండా మేత పెట్టి అవిటిని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అవిట్లా ఆవులను కానీ ఎడ్లను కానీ ఎంత అంటే పని చేసేటివి కాబట్టి అవిట్ని చాలా బాగా ఆనందంగా ఇట్లా చూసుకొని ఉంటారు వాళ్ళకు వాటికి మరియు సాయంత్రం అయితే ఎద్దుల కొమ్ములకు పసుపు కుంకుమ పూసి పసుపు కుంకుమ పూసి ఎడ్లకు మళ్ళీ నైవేద్యం అండి అన్నం నైవేద్యం వండి అప్పాలు కానీ ఇతర ఏమైనా చేసి అవిటికి దానంగా పెడుతుంటారు అవి తిని నైవేద్యాన్ని అవి ఫస్ట్ తిని అవిటి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ఎక్కువ రైతులు అవిట్ని ఆరోజు చాలా బాగా పూజిస్తూ ఉంటారు ఎద్దుల పండుగను అంటుంటారు